ఫోటోగ్రఫీ పోటీలో పాల్గొనడం అనేది గొప్ప విశ్లేషణ ఫోటోగ్రఫీ ప్రపంచంలో పోటీలు ఇంకా నైపుణ్యాలను ప్రదర్శించడానికి చాలా వేదికలు ఉన్నాయి ముందుగా ఏంటంటే పోటీలు ఎక్కడ జరుగుతాయి ఎలా పాల్గొనాలి అవన్ని మనం గుర్తించాలి ఫోటోగ్రఫీ సంబంధిత వెబ్సైట్లు సోషల్ మీడియా గ్రూప్లు ఫోటోగ్రఫీ మ్యాగ్జైన్లు వంటి వాటి ద్వారా పోటీల గురించి తెలుసుకోవాలి మన ప్రాంతంలో ఫోటోగ్రఫీ క్లబ్బులు ఇంకా సంస్థలు ఎక్కడైనా ఉంటే అక్కడకు వెళ్ళి ప్రదర్శించాలి ప్రతి పోటీకి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి ఫోటో పరిమాణం ఫార్మేట్ థీమ్ గడువుతేేది వంటి వివరాలను కూడా జాగ్రత్తగా చదవాలి ఫో పోటీ థీమ్కు అనుగుణంగా మీ ఉత్తమ ఫ ఫోటోలను చూసుకుని ఎంచుకోవాలి ఫోటోల నాణ్యత కాం పోజిషన్ ఇంకా క్రియేటివిటీపై దృష్టి ఉంచి బాగా చెయ్యాలి నిర్దేశించిన ఫార్మేట్లో ఫోటోలను వాళ్లకు సమర్పించాలి పోటీ నిర్వాహకులు ఫలితాలను ప్రకటించే వరకు మనం వేచి చూస్తూ ఉండాలి పోటీలో పాల్గొనడం ఫోటోగ్రఫీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం ఒక ఫోటోగ్రాఫర్గా ఎదగటానికి ఇది చాలా సహాయపడతది పోటీల్లోని గెలవడం మాత్రమే కాదు ఇంకా ఇతరులతో ఆ పనిని మనం పంచుకుంటూ ఉండాలి వారి నుండి ఫీడ్బ్యాక్ అనేది కూడా మనకి చాలా ముఖ్యం పో పోటీల్లో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి పోటీల కోసం ఫోటోలు తీయడం అది అనేది మన సృజనాత్మకతను పెంచుతుంది ఇంకా నిపుణుల నుండి ఫీడ్బ్యాక్ పొందడం కూడా మన ఆలోచనలను మెరుగుపరిచేలా చేస్తుంది ఇతర ఫోటోగ్రాఫర్ల పనిని చూడటం మనకు ప్రేరణనిస్తుంది పోటీల ద్వారా మనము ఇతర ఫోటోగ్రాఫర్లతో పరిచయం కూడా చేసుకోవచ్చు పనిని ప్రదర్శించడానికి ఇంకా గుర్తింపు పొందటానికి గొప్ప మార్గం ఇది ఫోటోగ్రఫీ పోటీలు ఇంకా ఫోటోగ్రఫీ ప్రయాణంలో చాలా ముఖ్యమైన అంశం ఇది ఒక ఫోటోగ్రాఫర్గా ఎదగటానికి ఇవన్నీ చాలా సహాయపడతాయి